హలో విమానాయశ్రమేనా అండి మాట్లాడేది అవునండి మేము ఫ్లైట్లో జర్నీ చేస్తున్నాము టికెట్ బుక్ చేసుకున్నాము పిల్లలు చిన్న పిల్లలు ఉన్నారు వాళ్ళకి ఎలా టైప్ ఆఫ్ భోజనం పెట్టాలి అన్నీ అలో ఉన్నాయా ఏమైనా నాకు సలహాలు ఇవ్వరా లేదంటే కా మా చెల్లికి ఏమైనా మెసేజ్ చేసారా ఎలాంటి టైప్ ఆఫ్ ఫుడ్ అలో ఉంటుంది ఏ టైప్ ఆఫ్ ఫుడ్ తీసుకుంటే పిల్లలు బాగుంటారు జర్నీలో మాకు ఏమైనా తెలియజెప్పగలరా